ఆ చెప్పండి సార్ అవును చెప్పండి అవును సార్ అవును సార్ అవును అంటే మేము సార్ మేము అరకు ట్రా టూరిస్ట్కి వెళ్ళాలి అనుకుంటున్నాం సార్ మీ ట్రావెల్స్ ఏమన్నా ఉపయోగపడుతాయని చేశాము సార్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఆ అవును సార్ ఆ పిల్ అంటే టు ఫ్యామిలీస్ సార్ మా పక్కింటి ఫ్యామిలీ మేము వెళ్తున్నాం సార్ అవును సార్ అవును సార్ పి పిల్లలు ఒక ఆరుగురు సార్ మిగిలిన తొమ్మిది మంది పెద్దలు సార్ మేము ఈ మంత్ లాస్ట్లో వెళ్ళాలనుకుంటున్నాం సార్ అవును సార్ అవును ఆ ఏసినే ఉండాలి సార్ ఎక్కువ దూరం ట్రావెల్ ఎక్కువ కద సార్ ఏసీ ఉంటే బాగుంటుంది తక్కువ అమౌంట్లో చూడండి సార్ కొద్దిగా అవును సార్ అది దాంట్లోనే కొద్దిగా తగ్గిచ్చి చూసుకోండి సార్ ఆ ఇదే సార్ ఈ ఫోన్ నెంబరే సార్ ఆ ఇదే సార్ ఒకసారి బస్సు ఫోటోస్ అవి నాకు పెట్టండి సార్

ఓకే సార్ ఓకే సార్ ఆ లేదు

ఆ ఓకే సార్ ఆ చేస్తాను సార్ అవును సార్ ఎ ఆ అదే ట్రావెల్ అది పెట్టేటప్పుడు ఒకసారి ఫొటోస్ పెట్టండి సార్ దాన్ని వాట్సప్లో ఓకే సార్ ఓకే థ్యాంక్యు